నేను సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి దగ్గర్లో ఉన్న ఒక బ్యాంక్కు వెళ్లాను అక్కడ చూసి నేను నాకు చేదు అనుభవాలు ఏంటంటే వాళ్ళు వ్యవ వాళ్ళు జనాల పట్ల వ్యవహరించే స్థితి గాని అంతేకాకుండా పొడవాటి క్యూ గాని పేపర్ వర్క్ గాని చాలా ఇబ్బంది కరంగా కలిగిస్తుంది అంతేకాకుండా బ్యాంకులో ఉండే సిబ్బంది వచ్చే జనాలతో స్నేహంగా మాట్లాడాలి అంతే కాకుండా వాళ్ళ వాళ్ళతో మనం చేసే సంభాషణ ప్రతి ఒక్కరిని ఆకర్షించాలి కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని సరిగ్గా చేయనంటున్నారు జనాల పట్ల విసుగ్గా మాట్లాడుతున్నారు అంతేకాకుండా ప్రతి ఒక జనం బ్యాంకుకి సేవింగ్స్ అకౌంట్ ఎన్నో బ్యాంకు అకౌంట్స్ అంటా బిజినెస్ అకౌంట్ లాగా ఓపెన్ చేయడానికి వస్తున్నప్పుడు గాని జనాల పట్ల వ్యవహరించే తీరు సరిగ్గా లేదు అంతేకాకుండా అక్కడ పొడవాటి క్యూ ఉండడం వల్ల చాలా గంటల స సమయం తీసుకుంటుంది చేయడానికి అంతేకాకుండా పేపర్ వర్క్ ఎక్కువ ఉండటం వలన జనాల దగ్గర సమయం ఎక్కువ తీసుకుంటుంది అలా అని లేకుండా బ్యాంకులో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సెక్షన్ ఉండడం వల్ల ఇంకా మెరుగ్గా ఉంటుంది కానీ ఉండేది రెండు మూడు సెక్షన్ ఉండడం వల్ల క్యూ పెద్దగా ఉంటుంది అంతేకాకుండా జనాల పట్ల విసుగ్గా మాట్లాడడం బ్యాంకులో అంతేకాకుండా వాళ్ళకే వాళ్ళు చెప్పిన విషయాలు సరిగ్గా వినకపోవడం వాళ్ళ ప వాళ్ళతో సంభాషణ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు వాళ్ళు వచ్చి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయటానికి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చెప్పి చేయించడం ఎంతో మంచిది కానీ ఇప్పట్లో ఎగ ఏ బ్యాంకు లోను సరిగ్గా చేయడం లేదు అంతేకాకుండా వాళ్ళు ఎప్పటికి జనాల పట్ల సంభాషణ మంచిగా చేస్తారో అప్పుడే బ్యాంకులో ఒక మంచి స్థాయిలో వెళ్ళడానికి ఉంటుంది అంతేకాకుండా ఈ పేపర్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల జనాలకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి ఎలా చేయాలో చెప్పించడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అందుకోసం బ్యాంకుల పట్ల ప్రజల పట్ల సంభాషణ మంచిగా ఉన్నప్పుడే ఎటువంటి మనుషులైనా ఎటువంటి పనులైనా ఖచ్చితంగా చేయగలరు